మా ప్రాంతంలో పెరుగుతున్న పర్యటక సందర్శనలకు అనుగుణంగా తగినన్ని వనరులు మౌలిక సదుపాయాలు కావాలి వసతి రవాణాసువంటి మాలిక సదుపాయాలు కావాలి మరింత పర్యాటకులు ఆకర్షించేలా చేయాలంటే ఏం చేయాలంటే వాటికి పెయింటింగ్స్ వేయడం వాటిని వివిధ ఆకారాల్లో డెకరేట్ చేయడం వాటికి రోడ్డు సదుపాయాలు మంచిగా వేయడం వాటిని ఆకర్షించే విధంగా చూపించడం ఇంకా డిజిటల్ స్క్రీన్లు పెట్టియ్యడం ఇంకా ప్రొజెక్టర్స్ పెట్టియ్యడం ఇంకా అందులో మన కళా మండపాలు పెట్టియ్యడం ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టియ్యడం ఇంకా సింగింగ్ పోటీలు ఇట్లా పెట్టిస్తూ ఉంటే ఏమైతది అంటే వాటికి ఇప్పుడు మన నిర్మల్ జిల్లా మీద ఆకర్షణ అనేది పెరుగుతా ఉంటుంది ఇప్పుడు ప్రజలకు పలానా జిల్లాల ఇట్లా అవుతోంది అంటా అని చెప్పేసి అంటారు అప్పుడు మనకు నిర్మల్ జిల్లాకి పేరు ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అన్ని ఉంటాయి అన్నట్టు ఇప్పుడు మనం నిర్మల్ జిల్లాలో ఇప్పుడు మనకు అత్యవసరంగా కావాల్సింది ఏంటంటే వసతి రవాణా మౌలిక సదుపాయాలు కావాలి మనకు ఇప్పుడు మనకు మనకు ఆటోమేటిక్గా అవన్నీ ఉన్నాయని అంటే మనం ఒక జిల్లాని డెవలప్మెంట్ చేసుకున్నామని అంటే ఆటోమేటిక్గా సందరసక సందర్శనీయ ప్లేస్ అవుతుంది సందర్శనీయ ప్లేస్ అయ్యింది అని అంటే పర్యటకులు ఆశించే ఆకర్షించే విధంగా కూడా ఉంటుంది అలా ఇక దీనిబట్టి మనం డిసైడ్ చేసుకొని మనం మాట్లాడుదామనేసి అంటున్నా నేను ఇంకా ఇగ అది మ్యాటర్